నేను ప్రకృతి గురించి రాయదలుచుకున్నాను ఎందుకు అనగా ప్రకృతిని చాలా కాలుష్యం చేస్తున్నారు అందులో చెట్లను నరకడం మరియు గాలి కాలు కాలుష్యం వాయు కాలుష్యం మరియు నీటి కాలుష్యం చేస్తున్నారు చెట్లు నరకడం వల్ల చాలా జంతువులు చనిపోతు ఉన్నాయి అందులో చెట్లు జంతువులు అంతరించిపోతున్నాయి జ జంతువులు అంతరించిపోవడం వల్ల సమాజానికి చాలా నష్టాలు ఉన్నాయి చెట్లు నరకడం వల్ల గాలి కాలుష్యం గాలి కూడా కాలుష్యం అయిపోయి గాలిలో కెమికల్స్ ఎక్కువ అయిపోతున్నాయి చె చెట్లు లేకపోతే మనిషి బతకలేరు చె చెట్లు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు ఆహారాన్ని అందిస్తాయి చెట్లు ఆ చెట్లను నరకడం వల్ల గా భూమి వేడెక్కిపోయి భూ కాలుష్యం ఎక్కువై పోతుంది నీటిని కాలుష్యం చేయటం వల్ల అందులో ఉన్న చేపలు మరియు పెద్ద పెద్ద జంతువులు కూడా చనిపోతాయి నీటిలో నీటి నీరు చాలా ఉపయోగ ఉపయోగకరమైంది మనుషులకు నీళ్ళు లేకపోతే మనుషులు చనిపోతారు నీటి వలన చాలా ఉపయోగాలు మరియు నష్టాలు కూడా ఉంటాయి నీటిలో చనిపోతే పడితే చాలామంది చనిపోతారు అందులో మరియు నీ ఉప్పునీరు మంచినీరు చాలా రకమైన నీటి రకాలు ఉంటాయి చెట్లు సంస్కృతి వలన చెట్లు నరకడం వల్ల సంస్కృతికి కూడా చాలా కారణాలు వస్తున్నాయి సంస్కృతిలో చాలామంది ఇప్పటి వరకు చాలా మన పండుగలను కూడా మర్చి పోతున్నారు మన పండుగ ఇంత ఇంత ముందు గ్రామాలకు వచ్చి పండుగలు అన్ని చేసుకునే వారు ఇప్పుడు ఎవరూ రావడం లేదు చెప్ మన జాతరలు అలాంటివి అన్ని అంతరించి పోతున్నాయి మన సంస్కృతి అంశ అంతరించిపోతోంది పంట పట్టణాలు వల్ల పట్టణా చాలా కాలుష్యం చేస్తున్నారు పట్టణాలు చాలా వరకు కాలుష్యం చేస్తూ భూమిని అంతం చేస్తున్నారు భూమి వలన భూమి అంతమైపోతే మనిషి జాతి అంతరించిపోతుంది అందులో మరియు మనం కూడా అంతరించిపోతున్నాం అందులో మరి కొన్ని కొన్ని మంచి విషయాలు కూడా చేస్తున్నారు పట్టణం వాళ్ళు చెట్లు చెట్లను నాటడం మం నీళ్ళలో కాలుష్యం తగ్గించడం ఇలాంటివి చాలా చేస్తున్నారు నేను సమాజానికి ఇవ్వదలచినది ఏమిటి అంటే ఫస్ట్ మొదలు వాళ్ళు చెట్టు నరకకూడదు నీటిని కాలుష్యం చేయకూడదు అలాగే పక్షులను జంతువులను ఎక్కువగా తినకూడదు అలాగే మరియు మంచిగా ఉండాలి అందరితో పండుగలకు పబ్బ పండుగలకు ఇట్లా ఊళ్ళకి పల్లెటూర్లకు వెళ్ళాలి పల్లెటూర్లని పెంచాలి పట్టణం కొంచెం తగ్గించి కాలుష్ సె సెల్ ఫోన్ వాడటం వల్ల చాలా పక్షులు జంతువులు చనిపోతున్నాయి సెల్ ఫోన్ని తగ్గించాలి మరియు సెల్ ఫోన్ వాడకం వల్ల పక్షులు చనిపోయి రేడేష రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయి సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతూ మరియు మనుషులకు కూడా హానికరంగా ఉంటుంది మనిషికి సెల్ ఫోన్ వాడటం వల్ల మనిషి హార్ట్కి మరియు చెవులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది సెల్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి సెల్ ఫోన్ లేకపోతే మనిషి చనిపోతాడు అలా తయారు చేశారు ఈ ప్రపంచం ఈ ప్రపంచం అంతమైపోతుంది అందువలన ప్రపంచం చెట్లని నాటడం వాయు కాలుష్యం తగ్గించడం చాలా అవసరం